గత ఈ కొన్నాళ్ళలో కోళ్ళ పెంపకం వృత్తి ఈ విధంగా మారింది శాకాహార పద్ధతి వృత్తి మీద చాలా ప్రభావం చూపించింది ఎందుకంటే చికెన్పాక్స్ అనే వ్యాధి సోకిన కోళ్ళ ద్వారానే సోకు మను మనుషులకు సోకుతుంది అని వార్తలు రావడంతో చాలామంది ప్రజలు కోళ్ళను తినేయడం మానేశారు అప్పుడు శాకాహార పద్ధతి చాలా బాగా వృద్ధిలోకి వచ్చింది ఇది కూరగాయలు తినడం వలన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎలాంటి రోగాలు జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు అని చాలామంది కోళ్ళను తినడం మానేశారు అప్పుడు చాలా డిమాండ్ తగ్గింది వాటికి ఇప్పుడు అయితే వాటికి సంబంధించిన మందులు కనుక్కున్నారో అప్పటినుంచి ఒంటికి ఒ అంటే మానవులకి సరిపడా బలాన్ని ఇచ్చే ఏవైతే ఉన్నాయో మేక మాంసము కోడి మాంసము అనేవి బలము అని తినాలి అని అన్నప్పుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటాయి ఇవి బాగా ఉత్పత్తి కలిగినవి చేపలు మటన్ చికెన్ ఇవి బాగా డిమాండ్ కలిగిన ఉత్పత్తులివి